మీ కొత్త ఫోన్ నంబర్తో మీ డిజిలాకర్ ఖాతాను నవీకరించాలని మీ ఉద్దేశాన్ని వ్యక్తం చెయ్యండి మరియు సెట్టింగులను ఎక్కడ కనుగొనాలో ఆదేశాలు అడగండి అభ్యర్థించిన చర్య ఏమిటంటే డిజీలాకర్ ఖాతాను కొత్త నెంబర్తో అప్డేట్ చెయ్యవలసిన అవసరాన్ని వ్యక్తపరుస్తూ సెట్టింగులను గుర్తించడంపై కోసం అడుగుతూ ఈ కాల్ చేశాను హలో మిత్రమా నేను ఇటీవల నా ఫోన్ నెంబర్ మార్చాను మరియు దానిని నా డిజిలాకర్ ఖాతాలో అప్డేట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన నా ప్రయత్నం ఫలితం ఇవ్వడం లేదు అయితే సెట్టింగులలో మొబైల్ నెంబర్ను ఎక్కడ మార్చలో నాకు కనిపించడం లేదు ఒకవేళ నీకు ఆ విషయం గురించి తెలుసు తెలిస్తే నాకు వివరంగా చెప్పు నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ నాకు డిజిలాకర్ అప్డేట్ చెయ్యడానికి రావడం లేదు నా ఫోన్ నెంబర్ ఎక్కడ మార్చాలో కూడా నాకు తెలియడం లేదు దాన్ని ఎలా చెయ్యాలో మీరు నాకు మార్గ నిదేశం చెయ్యగలరా నువ్వు నాకు మార్గ నిర్దేశం చేస్తావని భషిస్తున్నాను నాకు డిజీలాకర్ ఓపెన్ అప్డేట్ చెయ్యడానికి నాకు సహాయం చెయ్యి మరియు నా కొత్త ఫోన్ నంబర్ తో డీజిలాకర్ ఖాతాను ఎలా మార్చాలో కూడా నాకు తెలియదు ఆ విషయాన్ని కూడా నాకు వివరిస్తూ మరలా మీరు నాకు కాల్ చెయ్యగలరా